బాగున్నా బాగున్నా మీరు బాగున్నారా అండి ఏపీ అంతా బాగా నే ఉంది కదండి అన్నీ స్కీమ్స్ బాగున్నాయి అన్నీ స్కీమ్స్ అన్నీ బాగున్నాయి కదా

అలాగే మనం తీసుకున్న అమ్మఒడి తీసుకున్నట్లు అయితే ప్రతి సంవత్సరం పిల్లలకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఇవ్వడం కానీ అదొక మంచి బెనిఫిట్టే కదా

అట్లాగే మన నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి కానీ తర్వాత స్కీమ్స్ అన్నీ బాగున్నాయి కదండి ప్రతి ఒక్కటి బాగానే ఉంది ఎటువంటి లోపాలు లేవు అనమాట సో ఉన్న దాన్ని నైంటీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మంచి మంచిది అనుకోవచ్చు అనమాట

అవును అవును అదే కాకుండా ఇప్పుడు ఆ ఓల్డేజ్ పీపుల్స్ది ఉంది కదా అది అప్ టూ ఇప్పుడు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇవ్వడం కానీ ఇట్స్ ఓకే అండి ఏం ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉంది అనమాట

అదేగా మొత్తం ఆన్లైన్ చెయ్యడం కానీ ఇప్పుడు అమౌంట్గా అమౌంట్ ఒకరి చేతికి రావడం మానేసి ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి రావడము టైంకి రావడం ఒక మంచి విశేషం అనమాట